నాకు తినడానికి అత్యంత ఇష్టమైన ఆహారం పప్పు మరియు చారు మా అమ్మగారు చేసే విధానం చాలా బాగుంటుంది కందిపప్పును తీసుకొని మెత్తగా ఉడికించి ఆ తర్వాత దాన్ని పక్కకు తీసుకుంటారు అందులో ఎలాంటి మిశ్రమాలు అనగా కారం ఉప్పు లాంటివి కలపకుండా పెడతారు మరియు దాంతో పాటుగా విడిగా చారు చేస్తారు ఆ చారుని లో అన్ని రకాలైన మిశ్రమాలు అనగా ఉప్పు కారం లాంటివి వేసి దానిని పక్కన పెడతారు ఈ రెండిటిని కలుపుకుని తినడం వల్ల దాని రుచి చాలా బాగుంటుంది మా అమ్మ చేసే ఆహారంలో నాకు బాగా నచ్చి చాలా ఇష్టంగా ఇష్టమైన ఆహారం ఏమిటి అనగా విడిపప్పు మరియు చారు ఈ రెండిటి రుచి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమైన వంటకం ఇది అదే నాకు ఇష్టమైన పండ్లు పండ్లల్లో ఇష్టమైనది ఏమిటి అనగా మామిడిపండు ఎందుకు అనగా అది ప్రతి కాలాలలో దొరకదు కేవలం ఎండాకాలంలో మాత్రమే లభిస్తుంది మరియు దాని యొక్క రుచి చాలా బాగుంటుంది అని ఫలాలతో పోలిస్తే మామిడిపండు రుచి అనేది చాలా గొప్పగా తియ్యగా ఉంటుంది అది ఏ ఏ పండుతో పోల్చిన కూడా దీని రుచి చాలా బాగుంటుంది తక్కువ కాలాల్లో తక్కువ సమయంలో మాత్రమే లభించడం దీని ప్రత్యేకత దీనిలో ఎన్నో రకాల జాతులు కూడా ఉన్నాయి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది